నాకు అన్నిటికన్నా ఇష్టమైన డిష్ పప్పు ఇంకా బెండకాయ వంకాయ ఇలాంటివన్నీ ఇష్టం నాకు వంట అంటే చాలా ఇష్టం ఎస్పెషల్గా సాంబార్ లేదా పప్పు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా మమ్మీ బాగా చాలా బాగా చేస్తుంది దా టేస్ట్ ఇంకా ఎక్కడ రాదు మా మమ్మీ చేసినంత స్మెల్ దానిలో వచ్చే సువాసన కానీ టెస్ట్ కానీ అవని నాకు చాలా నచ్చుతాయి దాంట్లో వాడే ఇంగ్ పదార్థాలు కూడా హెల్త్కి చాలా మంచిది పప్పు పప్పులో ఉన్నవి విటమిన్స్ అవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి హెల్త్ మనకి ఒక రకంగా పప్పు అనేది ఇట్స్ సీరియల్స్ అదే ఇట్లా ధ ధనియాలు చిధాన్యాలు ధనియాలు ఇంకా మెంతులు ఇట్లాంటివి లేదా కూరగాయలు ఇలాంటివేసి అన్ని కలిపి చేస్తారు సాంబార్ అవన్నీ కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇంకోటి నాకు వెజిటేబుల్స్ కర్రీస్ అంటే చాలా ఇష్టం అందులో బెండకాయ బెండకాయ గోకరకాయ ఇలాంటివి ఇంకా ఇష్టం చాలా బాగా తింటాను ఆలు ఇంకా వంకాయ గురించి అయితే చేపోద్దు నాకు అవి చాలా ఇష్టం మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మా మమ్మీని చూసి నే ఆ వంటలో ఉన్న ఇష్టం వల్ల నేను కూడా వంట చేయడం అనేది చాలా నేర్చుకున్నాను ఎందుకంటే

ఇలాంటివంటే చాలా ఇష్టం వీటిని చాలా బాగా తింటాను ఇంకొక ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ వండడానికి చాలా ఉంటాయి మెయిన్గా మన బాడీకి హెల్తీనీ అనేది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది కూరగాయలు ఇంకా మీల్సే వీటితోపాటు దినుసులు అంటే పప్పులు కూడా మనకి హెల్దీనెస్నే ఇస్తాయి నాకు మా మమ్మీ చేసినవి లేదా మా మమ్మీ చేయడం వలనో లేకపోతే నాకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చడం వలనో నాకు కుకింగ్ నేర్చుకున్నాను ఇంక నేను కూడా చేస్తున్నాను సో నేను నా స్టైల్లో నేను మా మమ్మీ చేసే స్టైల్లో ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను ఎంత ఆస్వాదిస్తానో ఆ వంటకాన్ని నా స్టైల్లో చేసుకున్నప్పుడు కూడా నేను అంతే ఆస్వాదించుకుంటూ తింటాను అంతే అంటే చేయడంలో కూడా చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ లేదా ఇది చేయాలి అనే ఇష్టంతోనే నేను చేస్తూ ఉంటాను మెయిన్గా అయితే నాకు పప్పు చాలా ఇష్టము పప్పు విత్ వడియాలు అన్నం ఇలాంటివి నేను చాలా బాగా తింటాను ఫుడ్ విషయానికి వస్తే ఇంకా నాన్వెజ్ విషయానికి వస్తే అదే శాకాహారం విషయానికి వస్తే శాకాహారం అనేది చాలా ఇష్ట అంత ఇష్టంగా తినను మరి తింటే మాత్రం బాగా తింటాను లైక్ ఎలాగే అంటే ఎలాగంటే ఇప్పుడు నేను చికెన్ తీసుకుంటే చికెన్లో ఉన్న ఆ టెక్స్టైర్ ఆ టేస్ట్ ఆ వెరైటీస్ అంటే నాకు చాలా ఇష్టం దాంలో మంచిగా అది నా చికెన్ పెట్టుకుని ఏదైనా బగారా రైస్ పెట్టుకొని

నాకు ఇంకా చెప్పాలంటే నాకు మటన్ కూడా ఇష్టం నేను ఈ ఫుడ్స్లో కొంచెం కంఫర్టబుల్ అనేది నేను ఎక్కువ ఫీలవుతాను ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ నేను ఎక్కువ తీసుకుంటాను నాకు ఈ ఫుడ్స్ తినడంలో ఎప్పుడు బోరింగ్ అనిపియ్యదు నేను ఈ ఫుడ్ అనేది ఎన్నిసార్లు పెట్టిన తినేస్తూ ఉంటాను రోజుకి ఎన్ని సార్లు పెట్టిన లేదా రోజు ఇదే పెట్టిన తినేస్తూ ఉంటాను ఎలా అంటే ఇప్పుడు ఒకటే స్టైల్లో చేస్తే అందరికీ బోర్ కొడుతుంది నాకు ఏంటంటే ఇవి చేయాలి కానీ రోజు ఒక డిఫరెంట్ స్టైల్లో చెయ్యాలి అంటే పాలకూర పప్పు పుంటికూర పప్పు టమాట పప్పు మెందెం కూర పప్పు పాయలకూర పప్పు బెండకాయ వేపుడు బెండకాయ ఫ్రై బెండకాయ చారు ఇలాంటివి అంటే ఈ వెజిటేబుల్స్ని మనం డిఫెరెంట్ స్టైల్స్లో లేదా డిఫరెంట్గా మనం కుక్ చేసుకోవచ్చు అలా కుక్ చేసినప్పుడు ప్రతి ఒక్క కూరగాయ నాకు నచ్చుతుంది అన్నమాట ఎందుకంటే మనం ఒకటే స్టైల్లో కుక్ చేసుకోవట్లేదు డిఫరెంట్ స్టైల్స్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి

పిండి వంటలు కూడా సూపర్గా చేస్తాను నాకు తెలిసిన అంతవరకు అయితే నేను వంట చాలా బాగా చేస్తానని నేను అనుకుంటున్నాను మా ఫ్యామిలీకి కూడా నేను చేసే వంటలు నచ్చుతాయి అన్నమాట నేను బాగా ఇష్టపడి చేసేవి అంటే కర్రీస్ స్వీట్స్ పిండి వంటలు నాకు మస్తు ఇష్టం నేను పిండి వంటలు బాగా చేస్తాను అలానే వాటిలో నాకు సేమియా పాయసము భక్షాలు ఇలాంటివంటే ఇంకా ఇష్టము ఇలాంటి చేయడానికి నేను ఫుల్గా ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇప్పటివరకు అయితే ఇవి నా ఫేవరెట్ డిషెస్